మా ప్రాంతంలోని జానపద పాటలంటే మాములుగా జానపదం అంటే నార్మల్గా పల్లెటూర్లలో వాళ్ళ పనులు చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటూ వచ్చే ఆ లిరిక్స్ వాటితో సంబంధించిన లిరిక్స్ పాడతారన్నమాట అలా వాళ్ళు పాడి పాడి అలా అలవాటయిపోయి వాళ్ళకి ఆ పనులు చేసుకుంటూ హ్యాపీగా త్వరగా చేసుకునే వాళ్ళన్నమాట ఆ పాటలు పాడుకుంటూ అందులో అవేమి సినిమా పాటలు కాదు ఆల్రెడీ ఉన్న పాటలు కూడా కాదు అవి జానపదం అంటే వాళ్ళే వాళ్ళంతట వాళ్ళే ఆ లిరిక్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళంతట వాళ్ళే పాడుకుంటారన్నమాట అది అది మ్యాక్సిమం మనం పల్లెటూర్లలోనే చూస్తాం అన్నమాట ఎందుకంటే వాళ్ళు పొలాలల్లో అలా వర్క్ చేసుకుంటూ అలాంటి సమయాల్లో పాడుకుంటూ ఉంటారు కాబట్టి అవి జానపద పాటలు అలాంటి జానపద పాటలు ఈ రోజుల్లో కొద్దిగ తగ్గాయి కానీ చాలా పాటలే వచ్చాయన్నమాట అవి ఆంధ్రప్రదేశ్ కాని తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా జానపద పాటలు చాలా ఇంపార్టెంట్ కూడా మనం తెలుసుకోవాలి సినిమా పాటలు అవి మాత్రమే కాదు జానపద పాటలు కూడా తెలుసుకోవాలి అలానే ఈ జానపద పాటలు ముఖ్యంగా ఈ పండగలకి పండగల అప్పుడప్పుడప్పుడు రిలీజ్ చేస్తారు వాళ్ళే జానపద పాటలన్నీ అలా ఏమే పిల్లా అని ఇలా కొన్ని కొన్ని పాటలున్నాయి అవీ వాళ్ళే పాడారన్నమాట జానపద గీతాలంటారు వాటిని